సాధారణంగా మధ్యాహ్నం భోజనానికి అన్నము పప్పు పెరుగు వడియాలు ఇంకా ఏమైనా కూరగాయలు వండుకుంటాము అలాగే రాత్రి భోజనానికి అన్నము పప్పు పెరుగు వండుకుంటాము కూరగాయలు కూడా వండుకుంటాము కూరగాయలు తినడం వల్ల మనకి ప్రోటీన్స్ వస్తాయి పాలకూర తింటే మనకి కళ్ళు బాగా కనిపిస్తాయి ఇంకా పప్పులు తినడం వల్ల ప్రోటీన్స్ వస్తాయి ఇంకా పెరుగు తినడం వల్ల కూడా ప్రోటీన్స్ వస్తాయి అలాగే బలం కూడా పెరుగుతుంది అప్పుడప్పుడు స్నాక్స్ కూడా తింటాము మేం పల్లెటూర్లో ఉంటాం కాబట్టి బజ్జీలు అలాంటివి తీసుకుంటాము సండే ఛీ ఆదివారాలు అట్లాంటప్పుడు అయితే చికెన్ బగారా రైస్ అట్లాంటివి చేసుకుంటాం అదే పొద్దున వండుకుని మధ్యాహ్నం కూడా తింటాము రాత్రి కూడా అదే తింటాము